నేను మా ప్రాంతంలోని స్పోర్ట్స్ సెక్టార్ నిర్వహిస్తున్న ఆరోగ్యం ఫిట్నెస్ వెల్నెస్ ప్రోగ్రాం లో పాల్గొన్నాను వాటికి హాజరు కావడం వల్ల నేను ఎంతో ప్రయోజనాలను పొందాను నేను మా మాస్టర్ నుండి అనేక విషయాలను తెలుసుకున్నాను అది ఏమనగా మొదట మనం ఫిట్నెస్ గా ఉండాలి అంటే అంటే వాళ్ళు అయి ఇష్టం కనుక వెయిట్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినట్లయితే బాడీ కి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అలా చెయ్యకుండా ఏ డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలి అంటే మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ కొద్ది కొద్దిగా రోజు రోజు కొద్ది పెంచుతూ పోవాలి అంటే ఈరోజు ఒక్క కేజీ బరువు ఎత్తినట్లయితే రేపు రెండు కేజీలు మరలా మూడు కేజీలు అలా కొద్ది కొద్దిగా పెంచుతూ పోవాలి ఇలా కొన్నాళ్ళు కష్టపడితే కనుక మనకు మంచి రిజల్ట్ వస్తుంది ఇలా మనం కంటిన్యూగా ఎక్సర్సైజ్ చేసినట్లయితే మన బాడీ ఫిట్నెస్ గా ఉంటుంది బాడీ ఫిట్నెస్ గా ఉండాలంటే మన యొక్క ఫుడ్ కంట్రోల్ గా చూసుకోవాలిబాడీ ఫిట్నెస్ కు ఎక్కువ మనం ఫుడ్ లో ఎక్కువ క్యాలరీస్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా తీసుకోవాలి అలాంటి ఫుడ్ ఏమిటనగా ఓట్స్ వైట్ రైస్ స్వీట్ పొటాటో నార్మల్ పొటాటో పీనట్ బటర్ ఎక్సట్రా ఈ ఫుడ్స్ రెగ్యులర్ గా వాడినట్లయితే బాడీ ఫిట్నెస్ గా ఆరోగ్యంగా ఉంటుందనేసి మా మాస్టర్ గారి నుంచి నేను తెలియసుకున్నాను